మనకి వ్యాయామం చాలా అవసరం అలాగే యోగా కూడా చాలా అవసరం కొంత మంది ఉబ్బకాయంతో బాధపడుతు ఉంటారు వాళ్ళు వ్యాయామాలు ఎక్కువ చేయలేరు వాళ్ళు యోగా చేయగలుగుతారు అలాగే వ్యాయామం ద్వారా మనం నడక పరిగెత్తడం అంటే జాగింగ్ ఇలాంటివి చేయగలుగుతాం యోగా చేయటం వల్ల ఒంట్లో కొవ్వుని తగ్గించవచ్చు పొట్ట ఎక్సట్రాగా పెరిగిన అవయవాలు అన్నీ కూడా మనం తగ్గించుకోగలుగుతాం వ్యాయామం అందరు చేయలేరు ఇప్పుడు వృద్ధులు ఉన్నారంటే వ్యాయామం చేయలేరు వాళ్ళకి యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరు చే వ్యాయామం చేసినా యోగా చేసినా కూడా మన ఆరోగ్యం కోసమే కదండీ రెండూ కూడా ఆరోగ్యానికి మంచివే వ్యాయామం చేయలేనివాళ్ళు యోగా చేయగలుగుతారు రెండూ చేయగలిగిన వాళ్ళు రెండూ చేయగలుగుతారు